భారతదేశంలో ఎక్కువగా హిందూ సంప్రదాయల ప్రకారం హిందూ పండుగలు ఎక్కువగా ఉన్నాయి ఉగాది మొదలుకొని పండుగలు ఉన్నాయి ఉగాది దసరా దివాళీ క్రిస్మస్ రంజాన్ మొహరం సంక్రాంతి భోగి కనుమ ఇలాగా పండుగలు సంవత్సరం పొడువునా ఉన్నాయి ప్రతి పండుగ కూడా చదువుకునే పిల్లలకు ఉద్యోగం చేసే ఉద్యోగులకు అందరికి కూడా ప్రతి పండక్కు కూడా సెలవు ఇవ్వడం అనేది జరుగుతుంది మతాలు పండుగలు కూడా ఈ సెలవు అనేది ఈ సెలవు అనేది ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా ప్రతి పని కూడా అంగరంగ వై వైభవంగా జరుపుతారు ఉంటారు హిందీ పండుగలకు సంప్రదాయంగా సంస్కృతిక సాంప్రదాయాల గుర్తుకు వచ్చేలాగా ఘనంగా జరుపుకుంటారు